హలో అండి నా పేరు ప్రత్యూష నేను మాట్లాడుతుంది ఇందాక ఫుడ్ డెలివరీ చేసిన వారితోనేనా మీరు ఇందాక నాకు ట్వెల్త్ వార్డు ఓల్డ్ టౌన్ తణుకులో ఫుడ్ డెలివరీ చేశారు కదండీ ఆ ఫుడ్ నేను తిరిగి వాపసు ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆ ఫుడ్ నచ్చలేదండి సరిగ్గా ఉడకలేదు కూర కూడా బాగాలేదు అందుకే నేను దాన్ని తిరిగి వాపసు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీరు అది వాపసు తీసుకోగలరో లేదో కొంచెం నాకు చెప్పిన యెడల నేను దాన్ని తిరిగిద్దాం అనుకుంటున్నాను మీరు తీసుకునేటట్లయితే ఇందాక ఎక్కడైతే నాకు డెలివరీ ఇచ్చారో అదే ప్లేస్కు మీరు వచ్చిన యెడల నేను దాన్ని తిరిగి మీకు అందజేస్తాను లేదా రెస్టారెంట్ వారితో కాని వారి సిబ్బందితో కాని మాట్లాడాలి అని మీరు చెప్పిన యెడల మీరు వారి వివరాలను నాకు పెట్టిన యెడల నేను వారితో కూడా సంప్రదించి నేను ఈ యొక్క ఆర్డర్ అనేది మీకు తిరిగి వాపసు ఇద్దాం అనుకుంటున్నాను దయచేసి దీని అర్థం చేసుకొని సహకరిస్తారని నమ్ముచున్నాను థ్యాంక్యూ